యోగా అనేది అంత సులువు కాదు చాలా కష్టపడాలి కొత్తగా వచ్చినవారు మొదట చిన్న చిన్న భంగిమలతో ప్రారంభించాలి ఒక నెల అయిన తరువాత కొంచెం కష్టతరమైనటువంటి భంగిమలలోకి వెళ్ళవచ్చు